రండి సార్ ఏ ఎవరికండి బట్టలు మీరైతే నండీ

ఇప్పుడు మీకు రైమండ్ వచ్చి ట్వెంటీ సిక్స్ అలా ఉందండి లేదంటే ఇప్పుడు మంచి కొంచం బాగానే ఉంటుందండి ఇప్పుడేంటంటే సూట్ సూటే అండి సూట్ అంతా రేమండ్లో అయితే ట్వెంటీ సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి అవునండి మీకు క్వాలిటీ అలాగే ఉంటుందండి మీక మీరు చూపించమంటే ఐదు వేలలో కూడా ఉందండి ఫుల్ బ్లేజరు వేయిస్ట్కోటు షర్టు టై ఫాంటు కూడా వచ్చేస్తుందండి అది కూడా బాగానే ఉంటుంది మరీ అంత లేదు బాగోకుండా ఉండదండి కానీ బాగానే ఉంటుందండి క్వాలిటీగానే ఉంటుందండి కాకపోతే స్టార్టింగ్ ప్రైస్ అదండీ ఫవ్ థౌజండ్ అండి అది సరే ఇదిగోండి ఇది నేవి బ్ల్యూ ఉంది ఇది వైట్లో ఇవ్ ఇవిగోండి మీరు ఇందులో షర్ట్ వేసుకోవచ్చు లేదంటే మీకు అదే మోడల్ అదే ప్రైస్లో మీరు మార్చుకోవల్సి ఉంటుందండి లేదు మాకూ ఆ షర్టు వద్దంటే లేకపోతే ఏంటంటే మీరిదే తీసుకోవాలి లేదంటే ఇది తీసుకుని ఇంకొక షర్ట్ తీసుకోవాలండి లోపలకి

అంటే ఏదండీ అదండీ సరే ఆండీ ఒకసారి ట్రయల్ ఏమన్నా వేస్తారా

పార్టీవేర్లో పార్టీవేర్లో అంటే ఇప్పుడు అందరు లేటెస్ట్గా అందరూ ఇప్పుడు ఇవే వాడుతున్నారండి షేర్వానీసు అవి గట్రా వాడతున్నారండి రేట్ పర్వాలేదండి

చీరలు అవన్నీ పైనండి ఓన్లీ ఇది జెంట్స్కే అండి సరే మేడం మీరు పైకెళ్ళిపోండి మీకు పైన ఉంటారు మీ బాబుకి ఇదిగోండి ఇది లైట్ కలర్ షేడ్ తీస్తున్నానండి స్కై బ్లూ ఉందండి ఆ పైనుంది అదండి బాగా పైనండి మీకు పైనొచ్చి కొంచెం అవన్నీ స్టోన్స్ టైప్ వస్తుందండి పర్లేదండి అంటే కొంచెం ఏంటంటే అన్కంఫర్ట్బుల్ అలా ఉంటుందండి కొంత మందికి అలా ఉంటుంది ఈ వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయండి మీకు దీని మీద కూడా బ్లేజర్ టైప్ వేసుకునేలాగా కూడా మోడల్స్ ఉన్నాయండి అదే మీకు ఇంకొకటి చూపిస్తారు అది తేవడానికి వెళ్ళారండి పక్కదానిలో తీసుకొస్తున్నారు మీది నై తొమ్మిది వేలు పడుతుందండి

ఇదిగోండి వచ్చి మీరు చూడండి ఇది ఇదొచ్చి ము ఇది మూడు వేల ఐదు వందలండి వేసేయమంటారా అండి సరే అండి సరే